ఇప్పటి కాలంలో వచ్చేసి కళలు వృత్తి విద్యలు అభివృద్ధి చెందడంలో చాలా ప్రతి ఒక్కరు ముందంజలో ఉన్నారు ఏదైనా డ్యాన్స్ ప్రాక్టీస్ కావచ్చు ఏదైనా ఆటుకు సంబంధించింది కావచ్చు వృత్తి విద్యకు సంబంధించి కావచ్చు ప్రతిది వచ్చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళ కళలను యూట్యూబ్ ఛానల్లో కావచ్చు ఇంస్టాగ్రామ్లో కావచ్చు ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు యూట్యూబ్లో షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ కళలని ఆ విధంగా బయటకి తీసి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు పెడుతున్నారు వార్తా పత్రికల్లో పంపిస్తున్నారు మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు ఇంతకుముందు వచ్చేసి ఆ స్కిల్స్ అనేటివి బయటకి చెప్పుకోలేక వాళ్ళలోనే దాచి పెట్టుకునే వాళ్ళు మీడియా వచ్చే మీడియా అందు బాటుకు రావడం వల్ల సెల్ టెక్నాలజీ వల్ల ఈ కాలంలో వచ్చేసి చాలా కళలను బయటికి వాళ్ళ కలలను నెరవేర్చుకుంటున్నారు వృత్తికి సంబంధించిన ఇది కావచ్చు ప్రతి ఒక్కటి వారి కళలను మీడియా ద్వారా వార్త వార్త పత్రికల ద్వారా వారు సమాజానికి తెలియజేస్తున్నారు